అవును కెనరా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం చెప్పండి ఎలా ఎలాంటి లోన్ కావాలి మీకు

అప్రూవ్ అయితే అవుతుంది మీ సిబిల్ని స్కోరుని బట్టి ఒకసారి మీ బ్యాంక్ని విజిట్ విజిట్ కండి ఒకసారి ఓకేనా అంటే అంటే ఇప్పుడు సెకండ్ సాటర్డే రోజు సెకండ్ సాటర్డే ఇంకా ఆరోజు రాకండి మీరు ఎందుకంటే అప్పుడు వర్కింగ్ డేస్ ఉండదు మండే టు ఫ్రైడే రండి టెన్ టు ఫోర్ పిఎమ్ వరుకు ఉంటుంది బ్యాంక్ ఓపెన్ అప్పుడు చెప్తాం మీకు లోన్ ఎలిజిబుల్ అవుతుందో కాదో

అవును ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అలాగే మీ పాస్పోర్ట్ పా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే మీ అంటే మీది ఇలా ఇలా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మీకు అప్రూవ్ అవుతుందో లేదో అప్పుడు చెప్తాం మేము

అవును ఓకే ఓకే మండే రోజు రండి ఒకసారి మీరు ఓకేనా అవును టెన్ టు ఫోర్ పిఎమ్

ఓకే థ్యాంక్ యూ ఫర్ కాలింగ్